ఈ మధ్య వార్తల్లో రకరకాల వార్తలు చూస్తున్నాము మనము ఒక అమ్మ తన బిడ్డను తనే చంపుకొని మొన్న ఒక ఒక వార్త వచ్చింది అమ్మ తన తన పిల్లలని చంపి ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది అసలు ఆ రకంగా ఎలా తల్లులు చేస్తున్నారో మాతృత్వం ఎటు పోతుంది ఒకప్పుడు పిల్లల కోసం తల్లి ఎంత త్యాగానికైనా చూసేది తన కడుపు మాడ్చుకొని తను తినడం మానేసి వేరే వాళ్ళకి పెట్టేది ఇప్పుడసలు మాతృత్వం ఎటు పోతుంది ఆడవాళ్లు ఎలా తయారైపోతున్నారు అది ఏమి అర్ధం కావడం లేదు విజయనగరంలో ఈ మధ్య ఒక వార్త వెలుగులోకి వచ్చింది అలాంటి వార్తను చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఒక ఒక అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది ఆ అమ్మాయి పదో తరగతి చదువుతుంది ఆ అమ్మాయిని ఎవరో ఏదో చెప్పారంట తను హీరోయిన్ అవుతుంది తనంత అందంగా ఉంటుంది తనకి కొన్నిఇంజెక్షన్లు ఇప్పించడం వలన తను హీరోయిన్గా బాగా వెలుగులోకి వస్తుంది అని చెప్పడం ఆ అమ్మ ఆ బిడ్డ ఎంత ప్రాధేయ పడుతున్నా నాకు నొప్పిగా ఉందమ్మా నేను భరించలేకపోతున్నాను అని ఎంతగా వేడుకుంటున్నా కూడా తల్లి వినకుండా ఆ ఆ అమ్మాయికి ఆ అమ్మాయు మీద ఇంజెక్షన్లు ఇప్పించి ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులకి గురి చేసింది ఆఖరికి ఆ అమ్మాయి తట్టుకోలేక మన పోలీసులకి ఇంక ఫిర్యాదు చేసింది అలా ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు రంగంలో దిగి ఆ తల్లిని విచారిస్తే తల్లి అదే చెప్పింది నా కూతురు హీరోయిన్ అవుతుంది కోట్లు కోట్లు సంపాదిస్తుంది అంటే ఈరోజుల్లో ఎలా అయిపోయింది అంటే డబ్బులు ఇవే చూస్తున్నారు తప్ప మాతృత్వం తల్లి ఎలా ఉండాలి అనేది చాలా వరకు మరుగున పడిపోతున్నాయి నాకు ఇలాంటి విషయాలు చూస్తే చాలా వింతగా ఆశక్తిగా అనిపిస్తుంది ఏంటి ఇలా అయిపోతున్నాయి రోజులు రాను రాను మాతృత్వం అనేది ఎటు పోతోంది ఈ సంబంధాలు మానవ సంబంధాలు ఇలా దిగజారి పోతున్నాయనే విషయం నాకు చాలా ఇదిగా వార్తల్లో ఎప్పుడు చూసిన ఈ మధ్య ఇవే వార్తలు వస్తున్నాయి కొంచం మాతృత్వం బాగుండాలి పిల్లలని అమ్మకి మధ్యలో ఉండే ఆ సంబంధం బాగుంటే ఎప్పుడు అన్నీ అన్నీ వేళలందు బాగానే ఉంటుంది